నాకు ఏఆర్ రహమాన్ గారి సంగీతం అన్నా ఆయన సంగీత దర్శకత్వం అన్నా చాలా ఇష్టము ఎందుకంటే ఆయనకి నంది అవార్డులు ఆస్కార్ అవార్డులు ఎక్కువగా వచ్చాయి ఆయన పాట అంత బాగుంటుంది ఆయన మ్యూజిక్ అనేది వినటానికి ఎంతో హాయిగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకున్న ఎక్కువగా ఆయనకు ఫాన్బేస్ చాలా ఎక్కువ ఆయన ఇస్తున్న మెలోడీ సాంగ్స్కు మనము ఎవరిమైనా సరే ఫిదా అయిపోవాల్సిందే ముఖ్యంగా ఆయన పాడిన సాహో ఇండియా సాంగు చాలా బాగుంది జైహో సాంగ్ అనేది ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ జయహో అనే సాంగు మన భారతదేశానికి అంకితం చేస్తూ ఎంతో గొప్పగా పాడారు అదే విధంగా ఇళయ రాజాగారి సాంగ్స్ ఇళయ రాజాగారి పాటల దర్శకత్వం అనేది నాకు ఇంకా ఇష్టము ఆయన దాదాపు వెయ్యి పాటలకు పైగా సొంతంగా రాసి పాడారు ఇతను పాడే విధానం కానీ ఇతను పాట విధానం కానీ ఎంత బాగుంటుందంటే దానిలో ఉన్న మంచి ఈ పాటలు ఎక్కువగా వినడానికి ఇష్టపడతాడు మానసిక ఒత్తిడి నుంచి మనకు రిలీఫ్ అవ్వటం కోసం ఈ పాటల విధానం అనేది ఈయన రాసే పాటలనేవి ఎంతగానో సహాయపడతాయి ఆ పాటలు అంత గొప్పగా కూడా ఉంటాయి